అంటే ఇష్టమైనవంటూ ఏమీ ఉండవు తెలుగు సామెతలు అని కాకపోతే సందర్భమొచ్చినప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఉంటాము ఎట్లా అంటే కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనంటే అంటే ఇప్పుడది కాయలనిస్తుంది దెబ్బలూ తింటుంది కాయని చెట్టుకు రాయెయ్యరు ఎవ్వరూ దాన్ని తెంపరు అంటే ఆడ లేవు కాబట్టి ఇంకొకటి ఏంటిదంటే చెవిటి వాడి ముందు శంఖమూదినట్టు అనంటే ఎవరికన్నా ఇకన్నీ నేనను నాకేంది అననుకున్న వాళ్ళకు ఎంత చెప్పినా వేస్టే చెవిటి వాని ముందు శంఖమూదినట్టన్నట్టు ఇట్లాంటివి సందర్భాలను బట్టి యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు మోసే వాడికి తెలుసు కావడి బరువు అనంటే ఇప్పుడు ఖాళీగుండి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం కానీ అది ఇప్పుడు ఈ ఖాళీ నడకతోని పోయే వాటికి వాడికినూ అంటే ఒక బరువు ఎత్తుకొని పోయే వాడికి ఎంత తేడా తెలిస్తే ఎంత తేడా ఉంటుంది అట్లా అన్నట్టు చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా వెతికాడు అది దగ్గరనే ఉంటుంది కానీ మనకు వెంకులాడుతూ ఉంటామన్నట్టు ఇట్లాంటి సామెతలు ఇంకెన్నో ఎన్నెన్నో ఉంటాయి వెతికినకొద్దీ ఉంటనే ఉంటాయి సందర్భాలొచ్చిన కొద్దీ అవి యూజ్ చేస్తూనే ఉంటాం కానీ అన్నీ